మాకు సూపర్ మార్కెట్లో ఉంది అక్కడ నష్టం జరగకుండా ఏం చేస్తాము అంటే ముందు ఫస్ట్ ఇంకా ఏం లాభం వస్తలేదు నష్టపోతున్నాము మా దగ్గరకి ఎవరు కష్టమర్స్ వస్తలేరు అని తెలిసిన టైమ్ల ఆఫర్స్ పెట్టడం కానీ ఇలా ఆటో నుంచి ప్రచారాలు చేయడం కానీ మరీ మేము డిస్కౌంట్లు ఇవ్వడం కానీ రేట్లు తగ్గించడం కానీ మొత్తం పూర్తిగా నష్టపోకముందుకే ఇలాంటి రేట్లు పెట్టడానికి మేము ముందస్తు ముందడుగు వేస్తాము ముందు జాగ్రత్తలు తీసుకుంటాము అలాంటి అప్పుడు మనకి ఎలాంటి వ్యాపారం నుంచి ఏం నష్టం జరగకుండా ఉంటుంది ఫస్టే మనకు లాభము వచ్చినప్పుడు కొంచెం పెంచడము నష్టం వచ్చినప్పుడు కొంచెం తగ్గించడము ఆఫర్స్ డిస్కౌంట్స్ ఇది కొంటే ఫ్రీ అని అలా పెట్టడము ద్వారా కష్టమర్స్ ఎక్కువ మనకు వస్తూ ఉంటారు నష్టం జరగకుండా ఉంటుంది ఈ ప్రచారాలు ఇవ్వడము బోర్డ్లు పెట్టడము అలానే జరుగుతూ ఉంటాయి ఎక్కువ ఏ టైంలో ఏది చేస్తే బాగుంటుంది అనే దాన్ని బట్టి చేస్తూ ఉంటాము అలా చేస్తే నష్టపోకుండా ఉండగలుగుతాము